దాని తర్వాత వెళ్ళాల్సిన ప్రదేశం నాకు బాగా నచ్చింది అని అంటే మళ్ళీ ఈడకి వస్తే రాజన్ వేములవాడ వేములవాడలో శివుని టెంపుల్ శివుని టెంపుల్ అత్యంత ప్రీతికరంగా ఉంటుంది ఆ గుడిలో శివుడు ఉంటాడు శివుడు చుట్టు నంది నంది ప్రదక్షిణం చేసినట్టు ఇమేజ్ వస్తుంది ఆ ఇమేజ్ చూసి తోను మంచిగా అనిపిస్తుంది ఆడ బాగా ఫేమస్ ఏంది అని అంటే